నాకు ఇష్టమైన పుస్తకం వచ్చేసి రిచ్ డాడ్ పూర్ డాడ్ ఈ పుస్తకాన్ని రాబర్ట్ కియోసాకి అనే వారు రచించారు దీని యొక్క కథా సారాంశం ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లలను ఉద్దేశించి వారి ఎదుగుదలకు ఎలాగా ప్రోత్సహిస్తారు సహాయపడతారు అనే దానిమీద ఈ కథా సారాంశం అనేది ఉంటుంది ఓకే దీని మొదటి అధ్యాయానికి వచ్చేస్తే కథ ఎలా ప్రారంభమవుతుంది అంటే ఒక పిల్లవాడికి ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు ఒక తల్లిగా ఇద్దరు తండ్రులు ఉంటారు ఇద్దరు తండ్రుల నుంచి ఒక్కొక్క సలహా అనేది వస్తుంది అంటే ఒక తండ్రి నుంచి ఒక సలహా ఇంకో తండ్రి నుంచి ఒక సలహా ఈ పిల్లవాడు తల్లిదండ్రు ఇద్దరు తల్లి ఇద్దరు తండ్రుల నుంచి వచ్చిన సలహాలను ఏ సలహా తీసుకోవాలి అనే ఆలోచనలో పడి ఏ ఆలోచన మంచిది అని ఆలోచించుకుని ముందుకు సాగుతాడు ఈ కథ వచ్చేసి తల్లిదండ్రులను ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల ఎదుగుదలను ఎలాగా ప్రోత్సహిస్తారు అనే దాని మీద ఉంటుంది అందుకు ఈ బుక్ అనేది ఈ పుస్తకం అనేది నాకు చాలా బాగా నచ్చింది పిల్లవాడు భవిష్యత్తులో ఎలాగా సంపాదించిన ఆదాయం అనేది ఎలా కూడబెట్టుకోవాలి దానిని ఎలా ఒక ఎదుగుదలకు మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఈ బుక్ అనేది చాలా బాగా చెప్తుంది అందుకు నాకు ఈ బుక్ అనేది పుస్తకం అనేది చాలా ఇష్టం ఇక సినిమా విషయానికి వచ్చేస్తే సినిమాలో సినిమాలలో నాకు నచ్చిన బాగా సినిమా వచ్చేసి పుష్ప పుష్ప ఎందుకు ఇష్టము అంటే సినిమాలో హీరో అనేవాడు వాడి ఎదుగుదలకు ఎలాగా ముందుకు సాగుతా వాడే వా ఎవరి మీద ఆధారపడకుండా వాడి అంతట వాడే వాడి భవిష్యత్తులో ఎదగడానికి కష్టపడుతూ ఉంటాడు సినిమా మొదటి నుంచి చెప్పుకోవాలంటే చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఎవరిమీద ఆధారపడకుండా తనంతట తాను కష్టపడుతూ ఒక ఒక ఒక స్టేజ్ కి తను ఎదుగుతాడు ఇంకా సినిమా దర్శకత్వం వహించిన సుకుమార్ గారి గురించి చెప్పాలంటే సుకుమార్ గారు బాగా వివరంగా అర్థమైనట్టుగా చాలా అద్భుతంగా సినిమాని సినిమా కథని వినిపించారు ఇది ఇది ఇది సినిమాలో నాకు బాగా నచ్చిన ఒక సినిమా ఇక ఇంకొక సినిమా వచ్చేసి బాహుబలి బాహుబలి ఎందుకు ఇష్టము అంటే ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి చెప్పాలి రాజమౌళి గారు చూపించే ఆ కథ అనేది బాగా బాగా చూపిస్తారు కథ అనేది అందువల్ల నాకు బాహుబలి కూడా బాగా ఇష్టమైన సినిమా ఇక టీవీ షో కి టీవీ షో గురించి చెప్పాలంటే నాకు బాగా నచ్చిన టీవీ షో జబర్దస్త్ ఒకటి ఇంకా ఢీ షో ఒకటి జబర్దస్త్ అనేది ఏంటంటే మనం ఎక్కువ ఎక్కువగా రోజంతా కష్టపడుతూ పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి సాయంకాలం ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునే సమయంలో కుదిరిన సమయంలో ఈ జబర్దస్త్ అనేది చూస్తూ ఉంటాను కొద్దిగా మనకి ఆనందాన్ని కలిగిస్తూ నవ్వుతూ ఆనందంగా ఉంటుంది ఇక ఢీ ప్రోగ్రాం ఢీ షో వచ్చేసి నాకు బాగా ఇష్టమైన షో ఇది వచ్చేసి డ్యాన్స్ గురించి షో అనేది ఉంటుంది ఇందుట్లో రకరకాల డ్యాన్సర్స్ అనేవాళ్ళు వచ్చి డ్యాన్స్ చేయడం చేసిన డ్యాన్స్ కి జడ్జ్లు అనేవారు మీరు ఎలా చేశారు ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా నేర్చుకోవాలి ముందు ముందుకు వెళ్ళాలి అని చెప్తూ చెప్తూ ఉంటారు డ్యాన్స్ అనేది కూడా నాకు బాగా ఇష్టం అందువలన నేను ఢీ షో బాగా చూస్తూ ఉంటాను ఇక ఈ మూడిటిలో బాగా ఇష్టమైంది ఇష్టంగా చెప్పాలి అంటే నాకు టీవీ షోస్ అనేవి బాగా ఇష్టం సినిమాలు కూడా బాగా ఇష్టం రెండు చూస్తూ ఉంటాను అంతే